నీటిని శుభ్రపరచడానికి నేను ముందుగా ఒక తడి గుడ్డని తీసుకోని బింది మీద పెట్టి దానితో నీటిని పడుతాను అప్పుడు ఏదైనా చెత్త ఉన్నా చెత్తాచెదారం ఉన్నా బింది లోపలికి వెళ్ళకుండా గుడ్డ ఆపి వేస్తుంది దాని తరువాత ఆ నీటిని ప్రతీసారి తాగే ముందు వేడి చేసి తాగుతాను ఇలా చేయడం వల్ల నీటిలో ఉన్న క్రిములు స్మూక్షజీవులు చనిపోతాయి ఇంటిని శుభ్రంగా ఉంచడానికి ఇంటిని శుభ్రపరచడానికి చెత్తను ఎప్పటికప్పుడు బయట పారేస్తాను పొడి చెత్తను తడి చెత్తను వేరువేరుగా ఉంచుతాను